స్టాంపుల విషయానికి వస్తే స్టాంప్లు అనేవి పోస్ట్ ఆఫీస్ అండ్ అక్కడక్కడ దగ్గర మనకు స్టాంపులు అనేవి దొరకడం జరుగుతుంది కొద్దిగా పర్చేజ్ చేసుకున్నట్టు అయితే స్టాంపులు దొరకడం జరుగుతుంది స్టాంపులకు పర్చేజ్ చేయడం అయితే చాలా మంచిది కాదు కానీ పర్చేజ్ చేసుకుంటే అయితే ఈ కాలంలో స్టాంపులు అనేవి దొరకడం జరుగుతుంది నాణ్యాలు విషయానికి వస్తే నాణ్యాలు ముసలి వాళ్ళు అమ్మ తాతలు వాళ్ళ దగ్గర అయితే నాణ్యాలు దొరకడం అయితే జరుగుతుంది వాళ్ళ దగ్గర లేకున్న కానీ వాళ్ళకు తెలిసిన వాళ్ళు నాణ్యాల సేకరణ ఇచ్చేసేకరించిన వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది వాళ్ళ దగ్గర అడిగినట్లయితే దొరకడం జరుగుతుంది రాళ్ళు సేకరించడం అయితే మన గోదావరి చెరువులు ఇలాంటి ఇలాంటి నదులలో మరియు గోదావరి నది చెరువులలో ఇలాంటి నదులలో అయితే రాళ్ళు అయితే దొరకడం జరుగుతుంది వివిధ రకాల షేప్లలో రంగు రాళ్ళు అలాంటివి చాలా అంటే చాలా ఉంటాయి దొరకడం జరుగుతుంది వేరే వేరే షేప్ షేపులలో చాలా మంచి అందమైన రాళ్ళు దొరుకుతాయి